నేను నీటిని వడగట్టడానికి కాటన్ వస్త్రాన్ని ఉపయోగిస్తాను అలాగే నీటిని శుభ్రం చేసుకోవడానికి నీటిని మరిగించి కొంచెం చల్లార్చి గోరువెచ్చటి నీటిని త్రాగుతాము అలా చేయడం వల్ల నీరు అనేది శుభ్రంగా ఉంటుంది ఎక్కువగా చెప్పాలి అంటే వర్షాకాలం ఎక్కువ వాటర్ అనేది మొత్తం బాగా రావు అందుకోసం మేము అలాగే కొంచెం నీటిని మరిగించి గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది వేని నీటిని మరిగించడం త్రాగడం వల్ల మనకి కూడా ఆరోగ్యం బాగుంటుంది నీటిని వడగట్టడానికి ఎన్నో రకాల ప్రస్తుతం మార్కెట్లోకి అనేక రకాల ప్రొడక్ట్స్ వచ్చాయి ప్యూరిఫైయరని ఆంప్లిఫయర్ సంథింగ్ ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అనేవి కూడా అందుబాటులోకి ఉన్నాయి సరసమైన ధరలలో కూడా సామాన్యులను కూడా కొనుగోలు చేసే విధంగా ఈ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు